ఏమండీ ఇప్పుడు మనం ఏ స్టేషన్ లో ఉన్నాము ఓ విజయవాడ రైల్వే స్టేషన్ ఆ చాలా పెద్దదుందండి

ఓహో ఆహా ఓహో చాలా పెద్దండి ఐతే ఆ క్లీన్ మెయింటనెన్స్ కూడా చాలా బాగుందండి క్లీన్ గా ఉన్నది ఎప్పుటికప్పుడు వర్కర్లు గట్ట తుడుస్తున్నారు అంతా బానేవుంది సికింద్రాబాద్

అవునులేండి దంతాలుకా కనెక్టివిటీకి ఆ ఎన్నిటిల్ని కనెక్టు చేస్తుందో దానికి తగ్గట్టు బడ్జెట్ ఇక్కడ ఇస్తునట్లున్నారు కానీ మరీ కొంచెం డెవలప్ అవ్వాలని నాకు అనిపిస్తుంది మరి ఏమో నాకు తెలీదు కొత్త ఏంటీ అవునవునవును వైజాగ్ నుంచి సికింద్రాబాదుకెళ్లేది విజయవాడ మీదగా వెళ్తుంది కదండీ

ఆ ఎన్ని ట్రైన్లలో సౌండ్ సిగ్నల్ లో పెట్టనా ఆ చెప్పండి

ఆ ట్రైన్ సిగ్నలు వచ్చేస్తుంది మీరు వాటర్ బోటిల్ తీసుకొంటాం అన్నారు కదా తీసుకోండి బేగా వెళ్లి ఆ టైం అయిపోతుంది తీసుకోండి వాటర్ బాటిలు కొన్నీ తీసుకోండి నాన్న మళ్ళీ బయట చిన్న స్టేషన్లు దగ్గర దొరకదు నీరు కూడా బాగోదు కదా ఆ తీసుకో

ఆ అలాగేనండి నేను సీట్ ని ఆపుతాను మీరు వెళ్లి

నేను సీట్ ని ఆపుతాను మీరు బేగా వెళ్ళండి ఐతే ఆ బేగా తెచ్చుకోండి ఓకే